నాకు ఆటలు అంటే చాలా ఇష్టం అది మా పల్లెటూర్లో ఆటలు ఆడుకునేటప్పటికీ అందరూ చాలా దానికి చాలా ఇంపార్టెంట్స్ అనేది ఇస్తారు అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న ఆటలు అంటే గల్లీ క్రికెట్ లాగా అంటే వీధిలోనే క్రికెట్ ఆడుకోవడం లేకపోతే వాలీబాల్ లాంటివి లేదా కబడీ కానీ కుర్ర బచ్చా ఆట కానీ ఇలాంటి ఆటలు ఉంటాయి ఇవి మేము బయటికెళ్ళకపోయిన సరే లోపల అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఈ ఆటలు గురించి మేము ఎక్కువ ఆడతాం ఇలాంటివి క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అంటే ఆడ మగ అని బేధాలు లేకుండా అందరం కలిసి ఆడుకుంటాం చాలా ఇంపార్టెంట్ అంటే మాకు చాలా ముఖ్యమైనది ఇది ఎందుకంటే మేము ఎప్పుడూ బయటికి వెళ్ళి ఆడలే ఆడేది ఉండదు మమ్మ మేము టౌన్కి గాని సిటీస్ కానీ వెళ్ళి ఆడుకునేది ఎప్పుడు లేదు విలేజ్లోనే ఎంత ఆడుకున్న మేము పల్లెటూర్లోనే ఆడుకుంటాం అలాగా మళ్ళీ ఏంటంటే క్రికెట్ కానీ అమ్మాయిలు ఆడతారు అబ్బాయిలు ఆడతారు అబ్బాయిలు బౌలింగ్ వేస్తారు అమ్మాయిలు క్రికెట్ బ్యాటింగ్ చేస్తారు ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి మాకు ఎప్పుడూ సండే ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ముందు ఆటల మీదకి వెళ్ళిపోతాం పెద్ద చిన్న తేడా లేకుండా అందరం ఆడుకుంటా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ టోర్నమెంట్స్ చిన్నచిన్న టోర్నమెంట్స్ లాగా అవుతాయి చాలా బాగా ఆడుకుంటాం